నేను కోనసీమా జిల్లా లోనే ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాను కోనసీమ అనేది ఒక అందమైన ప్రాంతం ఇది తన సహజ సౌందర్యం సంస్కృతి మరియు వారసత్వం కోసం ప్రసిద్ధి చెందింది పర్యాటకులకు మంచి సమయం ఏమిటో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి వాతావరణ పరంగా కోనసీమ వాతావరణం ఉష్ణమండలం వేసవిలో వేడిగా మరియు తేమగా ఉంటుంది శీతాకాలంలో చల్లగా ఉంటుంది పర్యాటకులు సందర్శించడానికి ఉత్తమ సమయం శరదృతువు లేదా వసంతకాలం ఇది వాతావరణం ఆహ్లదకరంగా ఉంటుంది సందర్బంగా సందర్బం పరంగా కోనసీమ అనేది అనేక పండుగలు మరియు జాతరలకు నిలయం పర్యాటకులు ఈ పండుగలలో ఒకదాని సందర్శించడానికి ఎంచుకుంటే వారి స్థానిక సంస్కృతి మరియు వారసత్వం యొక్క నిజమైన రుచిని అనుభవించవచ్చు కొన్ని సిఫారు సిఫార్సు చేసిన పండుగలు మరియు జాతరలు కోనసీమ జిల్లా పండుగలు కోనసీమ ఫెస్టివల్ ఈ పండుగ జులై చివరి నుండి ఆగష్టు మొదటి వారంలో జరుగుతుంది ఇది కోనసీమ జిల్లాలోనే వివిధ ప్రాంతాల నుండి స్థానికులను ఆకర్షిస్తుంది ఈ పండుగలో సంగీతం నృత్యం ఫైర్ వర్కులు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి బోటింగ్ ఫెస్టివల్ ఈ పండుగ ఫిబ్రవరి లో జరుగుతుంది ఇది కోనసీమ జిల్లాలోనే వివిధ ప్రాంతాల నుండి స్థానికులను ఆకర్షిస్తుంది ఈ పండుగలో బోటింగ్ రేసులు సంగీతం నృత్యం మరియు ఇతర కార్యక్రమాలు ఉన్నాయి మత పరమైన జాతరలు కోనసీమ జిల్లాలోనే కొన్ని ప్రసిద్ధ మత పరమైన జాతరలు వేణుగోపాలస్వామి జాతర ఈ జాతర కోనసీమ జిల్లాలోనే వేణుగోపాలస్వామి ఆలయంలో జరుగుతుంది ఇది ప్రతిసంవత్సరం జూలై నుండి ఆగష్టు వరకు జరుగుతుంది గణపతి జాతర ఈ జాతర కోనసీమ జిల్లాలోనే వివిధ ప్రాంతాలలోనే గణపతి ఆలయాలలో జరుగుతుంది ఇది ప్రతిసంవత్సరం ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు జరుగుతుంది దసరా జాతర ఈ జాతర కోనసీమ జిల్లాలోనే వివిధ ప్రాంతాలలోనే దేవాలయాలలో జరుగుతుంది ఇది ప్రతిసంవత్సరం అక్టోబర్ నుండి నవంబర్ వరకు జరుగుతుంది